సార్ గుడ్ మార్నింగ్ సార్ మా పిల్లల్ని మీ స్కూల్లో జాయిన్ చేపించాలనుకుంటున్నాం సార్ అడ్మిషన్స్ ఉన్నాయా ఎన్ని ఉన్నాయి సార్ ఖాళీగా ఎప్పుడుతో క్లోజ్ అవుతుంది ఈ అడ్మిషన్ షీట్ అనేది ఎన్ని ఉన్నాయి సార్ అడ్మిషన్స్ ఖాళీ మన స్కూల్లో ఓకే సార్ కాలేజీ ఫీజు ఎంత సార్ ఓకే సార్ బస్ ఫెసిలిటీ ఉందా సార్ మన కాలేజీకి ఓకే సార్ ఫీజ్ ఎంత సార్ బస్కి బస్ ఫీజ్ ఎంత సార్ ఓకే మంథ్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఓకే స్టడీ ఎలా ఉంటుంది సార్ మన స్కూల్లో ఓకే సార్ ఏమేం తెచ్చుకోవాలి సార్ మన జాయినింగ్ డే అడ్మిషన్ తీసుకునేటప్పుడు ఓకే ఓకే ఓకే ఓకే సార్ రేపు మార్నింగ్ వస్తాం సార్ టెన్ ఓ క్లాక్కి రమ్మంటారా సార్ రేపు మార్నింగ్కి ఓకే సార్ ఇంకా ఏమైనా రూల్స్ ఉన్నాయా సార్ స్కూల్లో ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ స్కూల్ టైమింగ్ ఏంటి సార్ ఓకే సార్ ఇంకా ఆ రోజు స్కూల్ ఉండదా సార్ పిల్లలకి ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్